నమస్కారం అండి ఓలా ఏజెన్సీ వాళ్ళా నేను నిన్న మీ దగ్గర నుంచి ఒక ట్యాక్సీని బుక్ చేసుకున్నాను వేరే ఊరికి వెళ్ళడానికి అది నేను ట్యాక్సీ బుక్ చేసుకున్నానూ అలాగే కలిసి వెళ్ళా ట్యాక్సీని అందుకని కలిసి వెళ్ళాను కానీ దిగేటప్పుడు నాకు ట్యాక్సీ డ్రైవరు డబ్బులు అడుగుతున్నాడు నేను ముందుగా మీకు ఎంతా మీరు చెప్పారో ఆ డబ్బులు నేను ముందుగా మీకు నేను చెల్లించాను కానీ ఇక్కడ డ్రైవర్ నన్ను ఇంకా కొంచెం ఎక్కువ రుసుము ఇవ్వమని అడుగుతున్నాడు కానీ నేను అలా ఎలా ఇస్తాను నేను ముందుగా ఇంతకని అనుకోని కదా నేను బుక్ చేసుకున్నది నేను అతనికి ఇవ్వడానికి ఇష్టపడట్లేదు ఇవ్వను కూడా ఇంకా మీరు ఈ డ్రైవర్ పైన చర్య తీసుకుంటారని అనుకుంటున్నాను ఇలాగా ఇంకొకసారి డబ్బులు ఎవరిని అడగకుండా ఉండడానికి ఎవరైనా ప్రజలు ముందుగా ఎంతయిద్దా అని చూసుకొని దాన్నిబట్టి వెళ్ళాలా లేదా అనేది ఆలోచించుకుంటారు కదా డబ్బులు బట్టి అది మనకి అనుకూలంగా ఉంటే ఆ డబ్బులు అప్పుడు బుక్ చేసుకుంటారు అలాగ అనుకొని బుక్ చేసుకున్నాము కానీ వీళ్ళు మళ్ళీ వచ్చి ఇంకా అడుగుతుంటే అలాగ ఎలాగా అలా ఇవ్వలేము కదా ఎవరైనా సరే కాబట్టి ఈ డ్రైవరు పైన కొంచెం చర్య తీసుకోండి నేను మీకు ఫిర్యాదు చేస్తున్నాను